ట్వెంటీ ఎయిట్ ఏప్రిల్ టు థౌసండ్ ఫిఫ్టీన్ డిసెంబర్ టు థౌసండ్ వన్ ట్వెంటీ సిక్స్ సెప్టెంబర్ టు థౌసండ్ ట్వెంటీ ఫోర్ ఏప్రిల్ టు థౌసండ్ ట్వెంటీ జూలై ఫస్ట్ టు థౌసండ్ ట్వెంటీ